అవునండి మ్యాడమ్ చెప్పండి మ్యాడమ్ ఉన్నాడు మొన్న అయ్యింది మ్యాడమ్ నైన్ పాయింట్ ఎయిట్ వచ్చాయి అండి థాంక్యూ యూ మ్యాడమ్ అంటే ఇంకా ఏం అనుకోలేదు మ్యాడమ్ ఎటు వెళ్ళాలో అంతగా అర్థం కావట్లేదు సో ఇంకా ఏం డెసిషన్ తీసుకోలేదు మ్యామ్ చెప్పండి మ్యామ్ చెప్పండి మ్యామ్ చెప్పండి మ్యాడమ్ అవును మ్యాడమ్ చెప్పండి అర్ధమైంది మ్యాడమ్ అవును మ్యాడమ్

ఓకే మ్యాడమ్ ఏమన్న ప్రవేశ పరీక్ష ఏమన్న ఉంటుందా అండి పాల్టెక్నిక్కి

ఓకే అండి ఈ ఇక్కడ కౌ కౌన్సిలింగ్ ఏమన్న పెడతారా పాల్ పాల్టెక్నిక్కి డిప్లమో జాయిన్ అవ్వటానికి డైరెక్ట్గా అంటే మేము ఎవరిని కలవాలి వెళ్ళి ఆ పరీక్ష రాయాలి అంటే అవును మ్యాడమ్

సరే అండి సరే అండి ఇప్పుడు ఇప్పుడు డిప్లమా తీసుకున్నట్టు అయితే ఎట్లా అంటే దానివల్ల ఉపయోగం ఏంటి ఇంటర్ చదివిన బీటెక్ వెళ్ళవచ్చు కదా డిప్లమా చదవడం వల్ల ఏంటి

ఏమన్న ఒక సంవత్సరం కలిసి వచ్చిద్దా అండి ఒక సంవత్సరం ఏమన్న కలిసి వచ్చిద్దా అంటే ఇంక డిప్లొమా ము ఏ ఎన్ని సంవత్సరాల చదవాలండి డిప్లమ అవునా సరేలేండి అంటే ఇప్పుడు డిప్లమోకి పరీక్ష రాసినట్టు అయితే మనకి నచ్చిన కళాశాలలో వస్తుందా అండి సీట్ సరే అండి చెప్తాను సరే మ్యాడమ్ చాలా ధన్యవాదాలు మ్యాడమ్